నేను రోజూ యోగా సాధన చేస్తాను అది నా స్నేహితులతో అంతేకాకుండా కొంతమందితో ఏర్పడిన సమూహంతో నేను యోగా సాధన చేస్తాను అంతేకాకుండా ఒక్కొక్కసారి నా పరిస్థితుల కారణంగా నేను ఒంటరిగా సాధన చేయాల్సి వస్తుంది కానీ ఇలా చేయటం వలన సమూహంలో స్నేహితులతో చేసిన యోగాకి నేను ఒంటరిగా చేసే యోగాకి చాలా వ్యత్యాసం ఉంటుంది స్నేహితులతో సమూహంలో చేసే యోగా ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా నన్ను ప్రేరేపితంగా చేయబడుతుంది అందుకనే ఒంటరిగా చేసే యోగా కంటే స్నేహితులతో సమూహంలో చేసే యోగా చాలా నాణ్యమైనది చాలా విలువైనది ఆరోగ్యకరమైనది అంతేకాకుండా యోగాను అభ్యసించడం వలన ఇతరులతో మరియు సంఘంలో అందరితో ఒక అనూహ్యమైన అనుబంధం పెరుగుతుంది యోగా చేయటం వలన మన ఆరోగ్య పరంగానే కాకుండా మానసిక స్థితిని కూడా చాలా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా స్నేహితులతో సత్సంబంధాలను ఏర్పాటు చేస్తుంది కల్పిస్తుంది కావున మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా రోజూ యోగా అభ్యసించడం వలన ఒక రకమైన ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది రోజంతా ఎంతో ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా నడవబడుతుంది స్నేహితులతో సంబంధాలను ఏర్పాటు చేస్తుంది వారధిగా యోగా ఉపయోగపడుతుంది స్నేహితులతో ఉదయా ఉదయకాలంలో యోగా సాధన చేయటం వలన మనసు ప్రశాంతతనిస్తుంది అంతేకాకుండా యోగాని ఒంటరిగా చేయటం కంటే సమూహంలో స్నేహితులతో కొంతమందితో ఏర్పడిన వారితో చేయటం వలన మనకి స్నేహితులు కూడా మంచి స్నేహితులు ఏర్పరచబడతారు యోగా సాధనతో పాటు స్నేహాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు యోగా వలన మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు